చట్టపరమైన డాక్యుమెంట్లను రూపొందించడంలో మీ అనుభవం ఏమిటి అది కష్టమా మీరు డాక్యుమెంట్లను పొందడానికి ఎక్కడికి వెళ్లాలి ఏ డాక్యుమెంట్లను పొందడం కష్టం

చట్టపరంగా డాక్యుమెంట్లని పొందడం నిజంగా చాలా కష్టము ఆధార్ కార్డు ఇండియాలో మోస్ట్ ఎక్కువగా ఉండేది ఆధార్ కార్డే ఆధార్ కార్డ్ని అందరూ త్వరగ ఈజీగానే పొందుకోవచ్చు అన్నిటికంటే కష్టమైన డాక్యుమెంటది వీసా అన్నమాట వేరే దేశానికి వెళ్లాలనుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్లని పొందటానికి మనుషులు నానాక కష్టాలు పడతారు వేరే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరైనా చదువుకోవడానికి ఇతర దేశాలకు వెళ్లాలి అన్నప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డాక్యుమెంట్ని కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ డాక్యుమెంట్స్ అన్నీ వేరే దేశాలలో కరెక్ట్గా ఉన్నాయా మనదేశంలో ఉన్నాయా ఒకవేళ వేరే దేశంలో వేరే భాషలు మాట్లాడితే ఆ భాషకు తగ్గట్టుగా మనం ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకే నాకు తెలిసినంతలో వీసా వీసా కానీ వీసా అనేది దొరకడం చాలా చాలా కష్టమైన డాక్యుమెంట్ తర్వాత పాస్పోర్ట్ చేపించుకోవడానికి వెళ్లాల్సినప్పుడు కూడా ఆధార్ కార్డు టెన్త్ సర్టిఫికెట్ తర్వాత ఇంటర్ సర్టిఫికెట్ డిగ్రీ సర్టిఫికెట్ మనం చేసిన చదవుల సర్టిఫికెట్లున్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది అందుకు కూడా అది చాలా కష్టమైన డాక్యుమెంట్ అని నేను అనుకుంటున్నాను చట్టపరమైన డాక్యుమెంట్లని రూపొందించడంలో నాకు మంచిగానే అనుభవం ఉంది